ముఖ్యంగా మా స్థానంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడమంటే ముఖ్యంగా బతుకమ్మ పండుగలకు మాత్రమే ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి మన సంస్కృతిలో ముఖ్యంగా చెప్పుకోతగ్గది ఆ బతుకమ్మ పండుగ ఆ బతుకమ్మ పండుగ రోజు మా అందరి అందరూ మహిళలం ఎంతో ఉత్సాహంతో ఎంతో మనస్ఫూర్తిగా బతుకమ్మలు ఎక్కువ మొత్తంలో పెద్దగా అందంగా రకరకాలుగా పద్ధతులతో ఎవ్వరికీ నచ్చిన విధంగా వాళ్ళము బతుకమ్మలు తయారు చేస్తూ ఉంటాము తయారు చేేసిన తరువాత మనం ఆడుకునేటప్పుడు కూడా ఎంతో సంతోషంగా ఆడుకోవడం జరుగుతుంది మన సాంస్కృతిక కార్యక్రమాలలో ముఖ్యంగా బతుకమ్మ పండుగంటేనే నాకు ఇష్టము బతుకమ్మ పండుగ చాలా బాగా జరుపుకుంటాము గ్రామస్తులందరం కలిసి ముఖ్యంగా ఆడపిల్లలము ఇంకా ఎంతో సంతోషంతో తొమ్మిది రోజులు చాలా బాగా ఆడతాము లాస్ట్ రోజు కూడా ప్రైజెస్ పోటీ తత్వాలు పాటలు పాడడం డ్యాన్సులు వెయ్యడం బతుకమ్మకు సంబంధించిన అన్నీ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం సాంస్కృతిక కార్యక్రమాలలో ఈ బతుకమ్మ పండుగ ఒకటి మాత్రం చాలా ముఖ్యమైన కార్యక్రమం